నెంబర్ వన్ ఆస్ట్రేలియా నెంబర్ టూ చైనా నెంబర్ త్రీ ఇండియా నంబర్ ఫోర్ ఫ్రాన్స్ నెంబర్ ఫైవ్ జపాన్ నెంబర్ సిక్స్ బంగాళాదేశ్ ఫైవ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్